మేము ఎన్ని అన్నా పడ్డారు అలాగే ఆయన ఎన్ని తిట్టిన కొట్టిన కూడా మేము పడతాము ఎందుకంటే ఆయన మా తండ్రి మా తండ్రికి ఇచ్చే గౌరవం వేరే ఉంటుంది ఎందుకంటే తండ్రి ఎన్నో బాధ్యతలు బాధలతో కూడిన కుటుంబాన్ని పోషిస్తు ఉంటాడు కుటుంబంలో ముఖ్యమైన పాత్ర ఎవరు అంటే నేను చెప్పేది తండ్రి మా తండ్రి చేసే పని ఎవరు చేయరు అని అని ప్రతి ఒక్కరికి ఉంటుంది

మనకు జన్మనిస్తుంది మనకు జన్మను ఇచ్చిన భూమి మన జన్మను ఇచ్చిన తల్లి మనం ఎప్పుడు మరవకూడదు మా మా అమ్మ మాకు రోజు వండి ఎంతో ఇష్టమైన పదార్థాలను వండి పెడుతుంది అలాగే మా బాగోగులను మాకు ఏమైనా మాకు ఏమైనా అయితే కూడా మా మా ముందు నిలుచునేది కూడా మా అమ్మే అమ్మ లేకపోతే జీవికం జీవితం వ్యర్థం

జరిగే రోజు విషయాలు కూడా చెప్పుకుంటారు కుటుంబంలో ఎంతమంది ఉన్నా అందరితో షేర్ చేసుకునే విషయాలు కొన్ని ఉంటాయి ఎందుకంటే తండ్రికి చెప్పే విషయాలు తల్లికి చెప్పలేము అక్కకు చెల్లెళ్లకు చెప్పే విషయాలు ఇంట్లో తండ్రికి కూడా చెప్పలేము ఎవరితో ఎలా మాట్లాడాలో మనకు అనేది ఉంటుంది ఎందుకంటే కుటుంబం ఎప్పుడు వీడ వీడ వద్దని కుటుంబం బలం ఉంటే